అవును నాకు ఎడ్యుకేషన్ లోన్ గురించి తెలుసు ఇది విద్యార్థులకు వారి విద్యా ఖర్చులను నిర్వహించడంలో సహాయపడే ఒక రకమైన రుణం ఎడ్యుకేషన్ లోన్ను వివిధ సంస్థలు అందిస్తున్నాయి వీటిలో ప్రభుత్వం ఫైనాన్షియల్ సంస్థలు మరియు విశ్వ విద్యాలయాలు ఉన్నాయి నాకు తెలిసిన కొంతమంది మిత్రులు మరియు కుటుంబసభ్యులు ఎడ్యుకేషన్ లోన్లను ఉపయోగించారు చాలా మంది విద్యార్థులు తమ ఉన్నత విద్య కోసం ఎడ్యుకేషన్ లోన్లను ఉపయోగిస్తారు ఇతరులు వృత్తి పరమైన డిగ్రీలు లేదా కోర్సులు కోసం ఎడ్యుకేషన్ లోన్ను ఉపయోగిస్తారు ఎడ్యుకేషన్ లోన్లు చాలా ఉపయోగకరంగా ఉంటాయి అయితే వాటితో కొన్ని ప్రమాదాలు కూడా ఉన్నాయి ఎడ్యుకేషన్ లోన్లను చెల్లించడానికి ఎక్కువ సమయం పడుతుంది మరియు అవి చాలా ఖరీదైనవి కావచ్చు ఎడ్యుకేషన్ లోన్లను తీసుకునే ముందు వాటి ఖర్చులు మరియు ప్రయోజనాలను జాగ్రత్తగా పరిశీలించడం చాలా ముఖ్యం ఎడ్యుకేషన్ లోన్ల గురించి కొన్ని మరింత వివరాలు వివిధ రకాల ఎడ్యుకేషన్ లోన్లు ఉన్నాయి ప్రభుత్వ రుణాలు అత్యంత సాధారణ రకమైన ఎడ్యుకేషన్ లోన్లు వీటిలో ఫెడరల్ స్కాలర్షిప్లు ఫెడరల్ స్టూడెంట్ లోన్లు మరియు గవర్నమెంట్ గ్యారెంటీ లోన్లు ఉన్నాయి ఫైనాన్షియల్ సంస్థలు మరియు విశ్వవిద్యాలయాలు కూడా ఎడ్యుకేషన్ లోన్లను అందిస్తాయి ఎడ్యుకేషన్ లోన్లను చెల్లించడానికి అనేక మార్గాలు ఉన్నాయి లోన్లను ప్రత్యేకంగా చెల్లించవచ్చు లేదా మాసియా చెల్లింపు షెడ్యూల్ను అనుసరించవచ్చు లోన్లను ఫెడరల్ ప్రాథమిక డిఫాల్ట్ ద్వారా కూడా చెల్లించవచ్చు ఇది లోన్లను తిరిగి చెల్లించడంలో విఫలమైతే రుణ గ్రహీతల నుండి రుణం మొత్తం మరియు వడ్డీని వసూలు చేస్తుంది ఎడ్యుకేషన్ లోన్ల గురించి సమాచారాన్ని అనేక మూలాల నుండి పొందవచ్చు ప్రభుత్వం ఫైనాన్షియల్ సంస్థలు మరియు విశ్వ విద్యాలయాలు అన్నిటిలోను ఎడ్యుకేషన్ లోన్ల గురించి సమాచారం అందుబాటులో ఉంది ఎడ్యుకేషన్ లోన్లు తీసుకునే ముందు విద్యార్థులు వారి అవసరాలు మరియు సామర్ధ్యాలను పరిణ పరిగణించాలి